గుడ్ మార్నింగ్ సార్ సార్ పదివేలులో మొబైల్ కావాలి సార్ మీ షాపు కొంచెం బాగుంటుందంట ఇక్కడ కొంచెం కంపెనీవి ఇస్తారని చెప్తే ఇంక ఇక్కడికి వచ్చాం

పదివేలులో ఏమైనా గుడ్ ఫోన్ కావాలి సార్ మంచి ఫోన్

వీవో ఎంత అవుతుంది సార్ వీవో ఎంత అవుతుంది సార్ రియల్మీ కూడా అంతేనా ఇంక ఎక్కువ పడుతుందా సెకండ్ హ్యాండ్స్లో ఎంత పడతాయి సార్ ఏమేమి కంపెనీలు ఉన్నాయి సెకండ్ హ్యాండ్స్లో

ఓకే ఇంకా ఏమైనా వస్తాయా సార్ నాలుగు రోజుల్లో ఒక టూ డేస్లో ఏమైనా తెప్పించగలుగుతారా

ఓకే అది కూడా అంతే రేటు పడుతుందా ఇంకేమైనా పెరుగుతుందా తగ్గుతుందా అన్న కొత్తవి

ఏ ఏమైనా తెచ్చుకోవాలా మనం వచ్చేటప్పుడు ఆధార్ కార్డు లాంటివి ఆధార్ కార్డు ఒక ఫోటో తెచ్చుకుంటే సరిపోతుందిగా

ఓకే సోమవారం ఏ ఏ టైమ్కి రమ్మంటారు మమ్మల్ని ఎన్నింటికి అండి ఓకే కొంచెం పదివేల్లో ఏమైనా ఇంకేమైనా ఉంటే కొంచెం తెప్పించండి ఒకసారి కనుక్కుని ఓకే అండి

ఓకే సరే సోమవారం పది పదకొండు పన్నెండుకి అట్లా వస్తాను ఓకే అండి